భారతీయ సినిమాలు మరియు సంగీతం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ పొందినవి అవి విభిన్న భాషలు సంస్కృతులు మరియు జీవనశైలులకు చెందిన ప్రజలను ఆకర్షిస్తాయి నాకు భారతీయ సినిమాలు మరియు సంగీతం చాలా నచ్చుతాయి నేను వివిధ రకాల సినిమాలు మరియు సంగీతాన్ని ఆస్వాదిస్తాను కానీ నాకు ముఖ్యంగా ఇష్టమైనవి యాక్షన్ హాస్యం మరియు ప్రేమ కథలు నాకు ఇష్టమైన భారతీయ నటుడు అల్లుఅర్జున్ అతడు చాలా బహుముఖ నటుడు మరియు అతను తన సినిమాల్లో విభిన్న రకాల పాత్రలను అద్భుతంగా పోషించాడు నాకు ఇష్టమైన భారతీయ నటి అనుష్కా శెట్టి ఆమె చాలా అందంగా మరియు అద్భుతమైన నటి ఆవిడ చాలా బాగా నటన చేస్తుంది నాకు బాగా ఇష్టమైన భారతీయ సినిమా పాటలు దేవదాస్ సినిమాలోని కోకిల పాడే రాగాలలో మరియు ముఖ్యమైన మనిషి సినిమాలోని కోరుకున్న కోరికలు కోరుకున్న కోరికులకు ఈ పాటలు చాలా అందంగా మరియు హృదయాన్ని కదిలించేవి నాకిష్టమైన భారతీయ గాయకుడు ఎస్పి బాల సుబ్రమణ్యం అతడు భారత దేశంలోని అత్యంత ప్రజాదారణ పొందిన మరియు విజయవంతమైన గాయకుడు అతను చాలా మంచి మనిషి కూడా అతను తన అద్భుతమైన గాత్రంతో చాలా మంచి పాటలను పాడాడు అతను ఎన్నో కొన్ని వేల పాటలను అతను పాడాడు భారతీయ సినిమాలు మరియు సంగీతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని అందిస్తూ ఉన్నాయి అవి భారతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి